వీటిలో నేను నడకకు మద్దతు ఇస్తున్నాను దానివల్ల ప్రయోజనాలు సులభంగా అందరికీ చేయగల వ్యాయామం గుండె ఆరోగ్యానికి మంచిది శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతీరోజు కనీసం ముప్పై నిమిషాలు నడిస్తే శరీరంలో మెటాబాలిజం మెరుగవుతుంది